భారతదేశంలోని వివిధ విద్యాస్థాయిలలో బోధన మాధ్యం చాలా మారుతుంది మునుపటితో పోల్చుకుంటే ఇప్పుడు టెక్న ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని పరిస్థితులను మెరుగుపరచడం అనేది చూస్తున్నాం ఉన్నత విద్యలో బోధన భాషగా ఇంగ్లీష్ పాత్ర చాలా ఇంగ్లీష భాష చాలా ముఖ్య పాత్రను వహిస్తుంది ఈ ఇంగ్లీష్ భాష మీద పట్టు ఉండాలి అనే ఉద్దేశంతో మరి ఇంగ్లీష్ మీద గురి కలిగినటువంటి ఒక నిర్ణయాన్ని ప్రతి విద్యా విద్యార్థి అదేవిధంగా మరి టీచర్స్ కూడా కలిగి ఉంటున్నారు ఇంగ్లీష్ ఉండడం వల్ల మరి ఇతర కంట్రీస్లో కూడా నిలబడగలము అనే ఒక ఆలోచన విధానంతో ఇంగ్లీష్ మీ మీద చాలా పట్టును సాధించగలుగుతున్నారు